కోనసీమ జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ మొదటిది భోగి రెండవది సంక్రాంతి మూడవది కనుమ భోగి రోజున అందంగా ముగ్గులు వేయడం ఆవుపేడతో పిడకలు చేస్తారు భోగి మంటలు వేస్తారు చిన్నపిల్లలు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆ పిడకలు దండగా గుచ్చి భోగిమంటలో వేస్తారు పిండి వంటలు తయారుచేసి అవి సున్నుండలు అరిసెలు బాగుండలు జంతికలు మొదలైనవి వండుతారు కొత్త అల్లుళ్లు కూతుర్లు సంక్రాంతికి తప్పకుండా వస్తారు సంక్రాంతి రోజున మందు కాల్పు అతి ముఖ్యమైనవి దానిలో రెండు వర్గాలు పాల్గొంటారు దానిలో నెగ్గిన వారికి బహుమతి కూడా ఇస్తారు దానితో ఇరు వర్గాల మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మందు కాల్పు చూడటానికి జనం వేల కొద్ది ఉంటారు దీనిలో నెగ్గిన వారికి ఒక కాసు బంగారం కానుకగా లభిస్తుంది అందుచేత పోటీ గట్టిగా ఉంటుంది కొత్త అల్లుళ్లకి బహుమతులు ఇచ్చి కూతుళ్ళు సంతోషంగా ఉండేటట్టు చూస్తారు కనుమ రోజున దేవతలకి నైవేద్యం పెడతారు ఆ రోజున కోళ్లు కోసి గారెలు వేస్తారు ఈ విధంగా సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా గడుపుతారు